చెప్పురా బాగున్నాను రా నువ్వు ఎలా ఉన్నావు నేను ఊరికే ఉన్నాను నువ్వు పడింది మరి అది పడింది ఫోర్ థౌసండ్ మీ ఊరిలో ఫోర్ థౌసండ్ ఇచ్చారా లేదా త్రీ థౌసండ్ ఇచ్చారా సెవెన్ థౌసండ్ ఏమో తెలిల సరే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని ఒక స్కీమ్ వచ్చింది కదా దానికి అప్లై చేసినావా మీ ఊరిలో వాలెంటరీ వాళ్ళు చేస్తారు అంటే ఆధార్ కార్ద్ ఆధార్ కార్డు లింక్ చేసి ఫోన్ నెంబర్తో అది ఐడీ తెచ్చుకున్నాం అంటే సచివాలయంలో గేమ్స్ వంటివి జరుపుతారు అప్పుడు మనం పాల్గొనవచ్చు అదేం లేదు వాలెంటరీ ఇంటికాడికి వచ్చి చేయించుకోవాలి మీ ఊరిలో చేయించ్చుకోలేదా అవును మీ ఆధార్ కార్డు మా ఫోన్ నెంబరు లింక్ చేసినావు అంటే వాళ్ళే ఇచ్చి ఐడీనీ ప్రొఫైల్ ఐడీగా మార్చి చేస్తారు ఐడీ కార్డ్ లాగా దాన్ని నెంబరు ఆధార్ కార్డు నెంబర్ ఫ ఇచ్చినావు అంటే ఫోన్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినావు అంటే వాళ్ళే చేస్తారు ఓకే థ్యాంక్ యూ ఇంకా ఏమి లేదు బాగున్నారు అందరు తినేసి పడుకోవాలి సరే గుడ్ నైట్